నాకు కాకుండా మా ఇంట్ల తోట పని ఇంకా ఎవరికి ఇష్టం అంటే మా పిల్లలకి ఇష్టం వాళ్ళు అంటే చెట్లను పెంచడానికి వాళ్ళు బాగా ఇష్టపడుతుంటాటరు అనమాట కొత్త కొత్త చెట్లను తెస్తారు అట్నే వాటి వల్ల వచ్చే ఉపయోగాలని వాటితో అంటే వాటితోనేమన్నా హోంమేడ్ అంటే ఇంట్లోనే తయారు చేసుకునేమన్నా ఆయిల్స్ కాని ఫేస్ క్రీమ్స్ కాని ఇట్ల తయారు చేసుకోవడానికి వాళ్ళు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటరు అనమాట అలా కాకుండా పూల చెట్ల అంటే మళ్ళీ చెట్లకు నీళ్ళు పోయకుండా ఒక వారం రోజులు ఒక పది రోజులు ఒక నెల ఇట్లా ఉండే చెట్లంటే ఇంకెక్కువ వాళ్ళకి ఇష్టం వాళ్ళు బాగా పెంచుతారనమాట అవి బాగా తెస్తారు కూడా ఇంటికి అవే కాకుండా ఎట్లాంటివి అంటే కూరగాయలవి కూడా వాళ్ళకు బాగా ఇష్టం అనమాట అవి కూడా తెస్తుంటరు వాళ్ళు కూరగాయలనే కాకుండా పూలు మళ్ళీ ఆకుకూరలు కూరగాయలు ఇట్ల ఏ చెట్టు అయినా ఇ ప పట్టి అంటే ఖచ్చితంగా ఇదే చెట్టని కాకుండా వాళ్ళకి ఏ చెట్టైనా చెట్లు పెంచడం ఇష్టం వాళ్ళకు అది ఏ చెట్టైనా పర్లేదు అట్లా కాకుండా నార్మల్గా అంటే దాని వల్ల ఏ చెట్టు ఏసిన దానివల్ల ఒక ఉపయోగం ఉండేటట్టు ఉన్న చెట్టుని తీసుకొస్తారనమాట ఇప్పుడు ఉదాహరణకు కలబంద చెట్టు అనుకున్నాం కలబంద చెట్టు ఎట్లా తెస్తారు అంటే దాని వల్ల ఉపయోగాలు చాలా ఉంటాయి ఫేస్కైనా జుట్టుకు అయినా హెల్త్ పరంగా అయినా అంటే దాని తింటారు కూడా అంట కదా అట్లా తినడమైనా జుట్టుకు పెట్టుకోవడమైనా దాన్ దాంతోని నూనె తయారు చేయడమైన మళ్ళీ దాంతోని ఫేస్కి పెట్టుకోవడం మళ్ళీ మా పెద్దమ్మాయి అయితే అండ్ల అది ఏంటవి వాటర్లో ఏసుకొని స్నానం చేస్తది అది అట్లయినా అది ఎట్లనైనా హెల్త్ పరంగా మంచిది మళ్ళీ ఇంటి చుట్టుపక్కల ఉంటే కూడా

పూల చెట్లు కూడా తెస్తారు పూల చెట్లు తెస్తారు అదేవిధంగా ఈ విత్తనాలు అంటారు కదా అవి కూడా తెస్తారు ఎందుకంటే విత్తనాలు అంటే ఇప్పుడు చెట్టంటే అది అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి కొన్ని కొన్ని చచ్చిపోతూ ఉండవచ్చు అట్లా కాకుండా గింజలు తెస్తారు గింజలు తెచ్చి అవి మా ఇంటి కాడనే పెట్టి వాటికి రోజూ వాటర్ పోసుకుంటూ వాటికి అంటే అవి దాన్ని హెల్తీగా చూసుకుంటూ దానికి ఇంకేమైనా మందులు వెయ్యలా అంటే మందులు ఏమి వెయ్యము మేము నార్మల్గా అంటే ఏది వేస్తే అది తొందరగా పెరుగుతుంది ఎక్కువ పూలు ఇస్తుంది ఎక్కువ కాయలు ఇస్తుంది అన్నట్టుగా చూసుకుంటూ ప దానికి అంటే కరెక్ట్గా దాని హైట్కి ఎంతో ఫ్లవర్స్ వస్తాయి అదెంత ఆరోగ్యంగా పెరిగింది అనేటట్టు చూసుకునేటట్టు పెంచుకుంటారు అనమాట ఇంకా మా చిన్నమ్మాయి అయితేనేమో

అది వాళ్ళ ఇష్టం కాబట్టి మేం కూడా ఏం అనలేం ఇంకా ఇంకెవరికి ఇష్టం అంటే ఎక్కువ వీళ్ళిద్దరే బాగా శ్రద్ధ చూపిస్తారు అనమాట మా ఇంట్లో ఇంకా మా పెద్ద బుజ్జికి కూడా ఇష్టమేలే కాని జస్ట్ అట్ల అట్ల ఉంటుంది అంతేగాని అంత ఇంట్రెస్ట్ పెట్టి చూపించదు అనమాట

చిక్కుడుకాయ బాగా వచ్చింది మళ్ళీ బెండకాయ కూడా బాగా వచ్చింది కాకపోతే మేమే కొంచెం లేట్ అయింది మా కొన్ని పరిస్థితుల వల్ల మేం తెంపలేకపోయినాం కాని పర్లేదు మంచిగానే వచ్చింది అది కూడా ఇవన్నీ పోరగాళ్ళే చూసుకుంటారు మేం ఏమో మా పని మాదన్నట్టుగా మేము వెళ్ళిపోతాం ఇంకా ఏం చెట్లు పెట్టిండ్రు అని అంటే చామంతి చెట్టు పెట్టిర్రు వీళ్ళు చామంతి చెట్ల నార్మల్ పెట్టుకోవడానికే కాకుండా ఆ పూల చెట్టుకు పూసిన పూలని ఎవరన్నా అడుగుతే అంటే వాలేదన్న వాళ్ళ ఇంట్ల ఏదన్నా అకేషన్ ఉంటే కూడా తీసుకెళ్తారు ప్లస్ మా ఇంట్ల మేము కూడా ఏదన్నా పండుగలు ఉంటే మేం కూడా ఆ పూలనే తెంపి దేవుడికి పెడతాం అనమాట అట్లా మళ్ళీ ఏదన్నా ఊరికి వెళితే పెట్టుకోవడం

చెట్లకు నీళ్ళు పోయడం చెట్లకు ఒకప్పుడు మేము చెట్లకు నీళ్ళు ఎట్ల పోసేది అంటే మాకు ట్యాంక్లోకి వెళ్ళి చేదుకోని బకెట్లల నింపుకొని బకెట్లు బకెట్లు గుంజుకుపోయి పోసేది కానీ ఇప్పుడు అట్ల ఏం లేకుండేలే ఇప్పుడు డ్రిప్లు వేయించినాం ట్యాప్ తిప్పితే అదే వాటర్ పోస్తుంది అట్లా అయిపోయింది ఇప్పుడు ఇంక అంత ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఇంకా ఈజీ వేల

ఎట్ల వాటిని అంటే ఎట్ల వాటిని తొందర అంటే ఎక్కువ పండ్లని తెచ్చేటట్టు చూడాలి అన్ని విధంగా తెలుసుకునే టైం అంటే సమయం దొరుకుతుంది అనమాట వీళ్ళకి ఆ టైంల అట్లా వాళ్ళకి తెలిసిన వాళ్ళతోటి అంటే పిల్లలు పిల్లలు వాళ్ళ తెలిసిన ఫ్రెండ్స్తోని మళ్ళీ వాళ్ళకి తెలిసిన పెద్ద వాళ్ళతోని ఇట్లా ఫోన్లో అయినా ఎట్లనో ఒకట్ల వాళ్ళకి తెలవని తెలుసుకునే అంత టైం దొరుకుతుంది అనమాట మళ్ళీ అట్లనే ఎక్కువ అయితే మా ఇంట్ల మా పెద్ద మా నడుపమ్మాయికి మా చిన్నమ్మాయికి చెట్లని పెంచడం బాగా ఇష్టం అనమాట నాకంటే ఎక్కువ వాళ్ళిద్దరికీ బాగా ఇష్టం అది